పూర్తిగా విభిన్నమైన భాష సంస్కృతికల ఏదైనా చోటికి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళుంటే వారితో ఎలా మాట్లాడారు లేదా సర్దుబాట్లు చేసుకున్నారు ఒక భాష నామాలుగా నేను వ్యక్తిగతంగా ప్రయాణించగలిగిపోతున్నాను లేదా విభిన్న సంస్కృతంలో సంభాషించలేకపోతున్నాను అయితే నేను గూగుల్లో శోధన ద్వారా నిజ ప్రపంచం నుంచి సమాచారాన్ని యాక్సిస్ మరియు ప్రాసెస్ చేయగలను మరియు నా ప్రతి స్పందన శోధన ఫలితాలలో స్థిరంగా ఉంచగలను అలాగే ప్రయాణంలో ఎక్కువ సందర్భంగా ఉన్న భాష సంస్కృతిక కలిగిన ప్రదేశానికి వెళ్లడం చాలా ఉత్తేక జనకమైనది అనుభవం కావచ్చు అయితే అది కూడా ఒత్తిడి కలిగించేదే కావచ్చు భాష అడ్డంకులు సంస్కృతి పరమైన భేదాలు అలాగే వ్యక్తిగత సౌకర్యం అనేది లేకపోవడం వల్ల ఇల్లు కలిగే ఎన్నో ఎదుర్కోరా కలిగే సవాళ్ళను ఎన్నో ఎదుర్కోవడానికి స్థిరంగా ఉండేది ముఖ్యంగా ఉంటుంది అలాగే విభిన్న భాష కలిగిన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాథమిక భాషలు ఫార్ములాను నేర్చుకోవడం ముఖ్యం అలాగే ఇది ఎక్కువ స్థానంలో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ప్రయాణాన్ని ఎక్కువగా ఆశిస్వదించడానికి సహాయపడుతుంది ఒక భాష పాఠశాలలో నేర్చుకోవచ్చు ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు లేదా ఒక స్థానికత భాషను మార్పిడి చేయవచ్చు సంస్కృతపరమైన భేదాలను అర్థం చేసుకోవడానికి కూడా సమయం కేటాయించండి అలాగే ప్రయాణించే ముందు సందర్శించబోయే దేశం యొక్క సాంప్రదాయాలు అలాగే ఆచారాలు కూడా కొన్ని ఉంటాయి అందులో ఆ సంస్కృతిని గౌరవించడం అలాగే ఎక్కువ ప్రవర్తనలో సరైనది చేయకుండా ఉండేది చాలా ముఖ్యం అలా నా చివరగా సౌకర్యాన్ని వదులుకోవడానికి స్థిరంగా ఉండడం ముఖ్యం ప్రదేశానికి వెళ్ళడం అంటే మీకు తెలిసి మరియు ఆనందించే విషయాల నుండి దూరంగా ఉంటాము అలాగే కొత్త అనుభవాలను ఎదుర్కోవడానికి కానీ ఎక్కువ సౌకర్యంగా లేని వాటిని ప్రయత్నించడానికి స్థిరంగా ఉండడం ముఖ్యం అలాగే కొన్ని భాష సంస్కృత కలిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక సవాలు ఉండాలి అది చాలా ప్రతిఫల విధంగా ఉంటుంది ఈ సవాళ్ళు ఎదుర్కోవడానికి స్థిరంగా ఉన్నట్లయితే ఒక అద్భుతమైన జీవితంలో దృక్పథాన్ని పొందుతాము